సాంప్రదాయ సందర్భాలలో నృత్యం చేసేటప్పుడు వ్యక్తులు తరచుగా వారి సంస్కృతి యొక్క సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు ఈ దుస్తులు నృత్యానికి అనుగుణంగా ఉంటాయి మరియు కళాకారులకు సౌకర్యంగా మరియు సులభంగా కదలడానికి అనుమతిస్తాయి భారత దేశంలో సాంప్రదాయం నృత్యం కళాకారులు తరచుగా వారు రాష్ట్రా లేదా ప్రాంతం యొక్క సాంప్రదాయ దుస్తులను దరిస్తారు ఉదాహరణకు కథాకలి నృత్య కళాకారులకు కేరళాకు చెందిన సాంప్రదాయ దుస్తులనుధరిస్తారు ఇది ఒక భారీ మేకప్ మరియు ధరలను కలిగి ఉంటుంది మరోవైపు భరతనాట్యం నృత్య కళాకారులు దక్షిణ భారతదేశానికి చెందిన సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు ఇది ఒక చీర మరియు జాకెట్ ను కలిగి ఉంటుంది చీర అనేది భారతీయ మహిళలకు సాధారణ దుస్తుల్లో ఒకటి ఇది ఒక పొడవైన ఒకే ముక్కల వస్త్రం ఇది నడుము చుట్టూ కుట్టబడి ఉంటుంది మరియు ఒక నడుము బట్టతో ధరించబడి ఉంటుంది జాకెట్ అనేది భారతీయ మహిళలకు మరొక సాధారణ దుస్తులలో ఒకటి ఇది ఒక చిన్న కత్తిరించిన జాకెట్టు ఇది చాతి మరియు వీపును కవర్ చేస్తుంది నగలు అనేవి భారతీయ నృత్య కళాకారులకు సాధారణంగా ఉపయోగించే మరొక అంశం వారు తరచుగా మెడలో చేతిలో కాళ్లలో మరియు తలపై నగలు ధరిస్తారు నృత్య కళాకారులు ధరించే దుస్తులు మరియు నగలు వారి నృత్యానికి ఒక ముఖ్యమైన భాగం అవి వారి సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రతిభంబిస్తాయి మరియు నృత్యానికి అందం మరియు గౌరవాన్ని జోడిస్తాయి